నాకు సినిమాలు అంటే ఇష్టమూ వాటిలో వచ్చేసేసి నాగార్జున గారి సినిమాలు అంటే చాలా ఇష్టము వాటిల్లో వచ్చేసేసి హలో బ్రదర్ సినిమా అంటే చాలా బాగా ఇష్టంగా చూస్తాను ఎందుకంటే దాంట్లో వచ్చేసేసి సినిమా మొదలైనకానించి కామెడీగా ఉంటద్ది వినోదంగా ఉంటద్ది కొంచెం ఏందంటే కోపంగా ఉంటారు కొంచెం సేపు సరదాగా ఉంటారు దాంట్లో డబల్ యాక్షన్ కాబట్టి ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చుద్ది నాగార్జునా గారిది అలాగే అందుకని చెప్పేసేసి ఆ సినిమాని నేను చాలా సార్లు చూసున్నాను అందుకని సినిమాల్లో కంటే నాకు నాగార్జున సినిమా హలో బ్రదర్ సినిమా అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటద్ధి దాంట్లో ఈ దాంట్లో కామెడీ ఎక్కువ ఉంటద్ధి కాబట్టి నాకు చాలా ఇష్టమని చెప్తున్నాను